ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ పరిశ్రమలు ఎదుకురుకొంటున్న అతి పెద్ద సవాలు ఏంటిదంటే ఇప్పుడు మనం మన వ్యవసాయం చేసేటప్పుడు వాటికి పురుగుల మందు చల్లాలి ఆ పురుగుల మందు కాస్ట్ ఎక్కువ పెరిగిపోతున్న దేనికైనా ధరలు ఎక్కువ పెరిగిపోతున్న దాని ద్వారా వ్యవసాయ పరిశ్రమలు చాలా హంగు తింటున్నాయి ఎక్కువ జనాభా పెరుగుతుంది ఆ జనాభా పెరగడం వల్ల జనాభాకి తగినంత తగినంత పరిశ్రమలు లేకపోవడం వల్ల దాని విధంగా కూడా ఎక్కువ రేట్లు పెరుగుతున్నాయి నీటి పారుదల సక్రమంగా లేవు వర్షం లేకపోవడం వల్ల నీటి పారుదల కొరత ఏర్పడుతూ